బైకింగ్ నేర్చుకోవడం చాలా ప్రముఖమైన క్రియ ఈరోజుల్లో ఎందుకంటే ప్రతీ ఒక్కరి గృహము యందు బైకు ఉంటుంది వారికి బయటికి పోవాలన్నా ఇతర ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా వారికి ఎమర్జెన్సీలో ఉపయోగపడేది బైకే ఇప్పుడు సడన్గా వారి ఇంటి యందు వృద్ధులకైనా తల్లిదండ్రులకైనా జ్వరము వచ్చినచో బైక్ అనేది దానిపై కూర్చోబెట్టుకొని వారు ఆర్ఎంపి దగ్గరికి లేదా కిరణ్ కుమార్ దగ్గరికైనా లేదా మల్లేశం గారి దగ్గరికైనా లేదా ప్రభుత్వ దవాఖానకైనా తీసుకొని వెళ్ళగలరు ఈ విధముగా ద్విచక్ర వాహనం ప్రతీ కుటుంబానికి ఉపయోగపడుతుంది బైక్తో చాలా లాభాలున్నాయి వారికి ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులలో బైకే ఉపయోగపడుతుంది కావున ప్రతీ గృహము యందు ఉన్న టీనేజర్స్ తప్పనిసరిగా బైక్ తీసుకోవాలి ఎప్పుడైతే వారు పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయో వారి వారికి వారు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి లేనియెడల లైసెన్స్ లేకుండా బండి నడిపినచో వీరి యొక్క కుటుంబాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి తల్లిదండ్రుల యొక్క ఈపు పేదవారికి కౌన్సిలింగ్ ఇస్తారు పోలీసులు కావున కావున పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే బైక్ లైసెన్స్ ఇప్పించగలరని తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి బండ్ల్ బండ్లు ఇవ్వడంతో కాదు బండ్లు ఇచ్చినచో వారు బయటకి వెళ్ళినచో వారు లైసెన్స్ క్యారీ చేయాలి బండి నడిపే టైంలో చాలా మంచి అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది జూయి జూయి అని వెళుతుంటే అద్భుతంగా వెళ్ళొచ్చు బైక్ ఏ విధంగా నడపాలి అంటే వేగంగా నడపకూడదు ఉత్సాహంతో నడపకూడదు ఉత్సాహం ప్రదర్శిస్తే యాక్సిడెంట్స్ అవుతాయి అది అయినచో మనము బెడ్ మీద పడుకోవాల్సి వస్తుంది బెడ్ మీద పడుకున్నచో ఇంట్లో వారికి ఖర్చు ఇంట్లో వారికి ఇబ్బంది మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలా ఇబ్బందులు పడతారు అంటే తట్టుకోలేనంతలా ఇబ్బంది పడతారు కావున మీరు మీరు మీ కుటుంబం యొక్క ప్రేమ ఆప్యాయతలను మనసులో పెట్టుకొని ద్విచక్ర వాహనాన్ని నడపాలని కోరుచున్నాను ఎప్పుడైతే మీరు బయటకి వెళతారో రోడ్డుపైన కళ్ళు పెట్టుకొని పెయిలో భయం పెట్టుకొని ద్విచక్ర వాహనాన్ని నడపాలి లేనియెడల మీరు ఎదురుగా వచ్చే బండిని గుద్దవచ్చు ఉత్సాహం వేగంతో ప్రదర్శిస్తే కావున మీ శరీరం నందు భయభ్రాంతులతో కలిగి ఉండాలి దాని యెడల మీరు చాలా అద్భుతంగా రోడ్డుపైన బైకింగ్ చేయగలుగుతారు లేని యెడల మీరు భయపడుతూ లేని యెడల మీరు ఆక్సిడెంట్కి గురవుతారు దానివల్ల మీరు కార్ క్రింద లేదా బస్ క్రింద లేదా ట్రాలీ క్రింద పడగలుగుతారు సో దీనిని మీ మనసు యందు పెట్టుకొని అతి జాగ్రత్తగా మీరు వెళ్ళగలరు కావున మీరు బైకింగ్ చాలా మంచిదే